హలో డాక్టర్ గారు హలో డాక్టర్ గారు బాగున్నారా డాక్టర్ గారు మా పక్క ఇంట్లో కోవిడ్ వచ్చింది అని మేము అనుకుంటున్నాం డాక్టర్ అది మళ్ళా నిజమో లేదో తెలియదు వాళ్ళ సింటమ్స్ ఇలా చూస్తుంటే అనిపిస్తుంది అవును అండి అవునా అండి ఒకవేళ అదే ఇది కోవిడ్ అనేది ఎలా తెలుస్తుంది డాక్టర్ ఓకే అండి ఇది దగ్గు వస్తే కూడా కోవిడ్కి సంబంధించిందేనా డాక్టర్

ఓకే డాక్టర్ ఇప్పుడు మేము మా ఒకవేళ వాళ్ళకి కోవిడ్ వచ్చింది అయితే మేము ఎవరిని సంప్రదించాలి డాక్టర్ ధన్యవాదాలు డాక్టర్